ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి చిన్న దానికి మనం బ్యాంక్లో డబ్బులే వాడుతూ ఉన్నాం ఇది వరకు బ్యాంక్లో డబ్బులు తియ్యాలి అంటే మనం బ్యాంక్ దాక వెళ్ళి ఒక ఫామ్ రాసి దాంట్లో మనం ఎంత డబ్బులు అయితే కావాలనుకుంటున్నామో అంత రాసి వాళ్ళు క్యాషియర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని చేసుకునేవాళ్ళం ఒకవేళ డబ్బులు వెయ్యాలి అన్న గాని చాల కష్టమైన పనిగా అది మనకు మారేది ఒకరికి డబ్బులు పంపాలి అంటే ఒక ఫామ్ తీసుకొని అది రాసి మళ్ళీ బ్యాంక్లో సబ్మిట్ చేసి అన్ని చేయాల్సి వచ్చేది కాని ఈ రోజుల్లో మాత్రం ఒక సెకండ్లో అలాగా ఒక ఫోన్ నెంబర్ కొట్టి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా గుర్తుకు లేకుండా కేవలం ఒక ఫోన్ నెంబర్ కొడితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేవి ఈజీగా వెళ్ళిపోతున్నాయ్ అది చాల ఇది చాల మంచిది ఎందుకంటే ఎన్నో రకాల రంగాల్లో బిజినెస్ అనేది ముందుకు వెళ్ళడానికి చాలా వేగవంతం చేసింది ఏదన్న మనం ఆర్డర్ చేయాలి అన్న ఏదన్న తెచ్చుకోవాలి అన్న కానీ దీంట్లోనే అయిపోవడంతో చాల సులువు అయిపొయింది దీని వల్ల ఒక మంచి లాభం ఏంటంటే చిల్లర గురించి వెతుకొకర్లేదు అంతేగాకుండా చాల మంచిగా జరుగుతు చాల సులువుగా ఉంటుంది నేను వీటిని చాల బలంగానే నమ్ముతాను ఎందుకంటే ఒకవేళ అంత లేకపోతే గవర్నమెంట్ వీటికి అప్రూవల్ ఇవ్వదు కదా కాని ఇది చాలా మట్టుకి గవర్నమెంట్ ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి నేను నమ్ముతున్నాను కానీ కొన్నిసార్లు మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఎన్ ఎంతోమంది స్క్యామర్స్ కూడా బయట ప్రపంచంలో బతుకుతూ ఉన్నారు అనేక రకాలుగా మన డబ్బుని దొబ్బేయడానికి చాలా మంది వేచి ఉన్నారు దాని బట్టి మనం కొంచం జాగ్రత్తగా ఉండి మన డబ్బుల్ని మన బ్యాంకే అడుగుతుందా ఏదైన లేదంటే వేరే వాళ్ళు అడుగుతున్నారా అన్నది కొంచం కన్ఫర్మ్ చేసుకొని తర్వాత దానికి తగట్టు మనం ప్రవర్తించాలి అంతే గాకుండా అనేక రకాలుగా నాకు ఈ యూపిఐ అనేది చాలా సు సులభతరంగా చేసింది ఎందుకంటే ఎవరికన్న ఫీజ్ కట్టాలి అన్న ఎక్సామ్ ఫీజు అలాంటివి కట్టాలన్న కానీ చాలా కష్టమయ్యేది కానీ మా తమ్ముడు కూడా ఈ రోజుల్లో చాలా త్వరగా వాటిని కట్టేయడం అప్పటికప్పుడు అంత అయిపోవడం అలాంటివి చేయడం ద్వారా మనకు కూడా చాలా పని భారం తగ్గింది ఎవరికన్న దూరంగా ఉన్న వ్యక్తులకు డబ్బులు ఇవ్వాలి అంటే పోస్ట్లు ఎయ్యడానికి కుదరదు కాబట్టి మనం కంపల్సరీగా ట్రాన్స్ఫర్ చేయాలి కానీ ఎవరికన్న ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది ఇంచు మించు ఒక పూట పని మీద మారేది బ్యాంక్లో కానీ ఇప్పుడు చాలా సులువుగా అయిపోవడం వల్ల చాలా స్పీడ్గా ఎవరికీ కావాలంటే వాళ్ళకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు పంపడం తీయడం వంటివి చేస్తూ ఉండడం వల్ల అది చాలా సులువైందని నా ఉద్దేశం